నమస్తే సార్ మా ఇంట్లో తొందరలో పెళ్లి ఉంది ఆ పెళ్ళికి కావాల్సిన కూరగాయలు అవీ తీసుకుందాం అని చెప్పి వచ్చాము చెప్తానండీ ఒక అయిదు కేజీలు టమాటాలు రేట్ ఎంతైనా పర్వాలేదు ఎందుకంటే ఫస్ట్ పెళ్లి మా ఇంట్లో అందుకని చాలా ఘనంగా చెయ్యాలి అనుకుంటున్నాము అందుకని ఏదీ తక్కువ కాదు అన్నీ ఎక్కువే ఉండేటట్లు చూడండి పెళ్లి నవంబర్ పదిహేనో తారీఖున రాసుకోండి టమాటాలు ఒక అయిదు కేజీలు ఉల్లిపాయలు ఒక పాతిక కేజీలు బస్తా బెండకాయలు ఒక మూడు కేజీలు ములక్కాడలు ఒక యాభై ములక్కాడలు ఒక ఐదొందల మందిని పిలుద్దాం అనుకుంటున్నాం సరే అయితే అంటే మేము ఫస్ట్ పెళ్లి కదా మాకు ఎంత మందికి ఎంత వెయ్యాలి అన్నది తెలీదు మీ దగ్గర అయితే బాగుంటాయని తెలుసు మీరే ఇప్పటివరకు చాలా వాటికి వేశారు కదా తెలుస్తది అని చెప్పి వచ్చాము మీరే చెప్పండి నేను చెప్తాను అది తక్కువో ఎక్కువో మీరు చెప్పండి అన్నీ కావాలి పచ్చి మిర్చి ఒక అయిదు కేజీలు వేయండి ఒక అవి కూడా ఒక అయిదు కిలోగ్రాములు ఇవ్వండి సాంబార్లోకి కావాలి కదా అవన్నీను బంగాళాదుంపలు ఫ్రై చేసేకండి వెయ్యండి అలాగేనండీ కొత్తిమీర పుదీనా కూడా కావాలి ఇంకా కావాల్సినవి అరిటాకులు ఉంటాయా మీ దగ్గర

ఇవ్వండి మీరే ఆటోలో పంపించేయండి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అయితే చెప్పండి తొమ్మిది సున్నా మూడు

రెండు రెండు రెండు ఒకటి ఒకటి ఒకటి చెప్పండి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది రెండు మూడు

సరే మీకు ఫోన్పే ఉందా అడ్వాన్స్ ఏమన్నా ఈ నెంబర్కి ఫోన్పే చేయమంటారా

అలాగే అలాగేనండీ ధన్యవాదాలు